సాంప్రదాయ నృత్యాలకు చాలా విలువనైతే ఇస్తున్నాము కూచిపూడి కానీ భరతనాట్యము ఇవన్నీ కూడా పిల్లలకు నేర్పించాలి అని మా రిలేషన్స్లో కూడా నేను చాలామందికి సజెషన్ చేశాను వాళ్ళు దానికి అనుగుణంగా పిల్లలకి మన సాంప్రదాయ నృత్యం అనేది కంపల్సరీ ఉండాలి వాళ్ళు నేర్చుకోవాలి మనం కూడా దేశానికి బాగా ఇలాంటివి అవేర్నెస్ అనేది ఇవ్వాలి నన్ను చూసి ఇంకా మారాలి అన్న ఉద్దేశంతో పిల్లలకు సాంప్రదాయ నృత్యలనైతే నేర్పించడం జరుగుతుంది మా బా మా పాపకి కూడా మేము ఈ నృత్యాల గురించి ఈ అవగాహన అనేది తనకి ఏంటి అని నేర్పించిన తర్వాత మేము కూడా జాయిన్ చేసాము పాప కూడా ఇప్పుడు సాంప్రదాయ నృత్యం అంటే చాలా ఆసక్తిగా ప్రదర్శన అనేది ఇస్తూ ఉంటుంది అందరూ తన్నీ చూసి చాలా బాగా చేస్తున్నావని కాంప్లిమెంట్స్ ఇచ్చినప్పుడు తను మా దగ్గరకి వచ్చి థ్యాంక్యూ సో మచ్ అని చెప్పటం కానివ్వండి మమ్మల్ని అప్రిషియేట్ చేసి అమ్మా నాన్న నన్ను సపోర్ట్ చేయబట్టి ఇలా అని నాకు మాకు కొంచెం విలువ ఇవ్వటము రెస్పెక్ట్ ఇచ్చి బయట వాళ్ళకు చెప్తున్నప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంటుంది మేము మారాము మేము కూడా సాంప్రదాయ నృతాలకు సంబంధించి పిల్లలకి రాబోయ తరాలకు కూడా తెలియాలి అనే ఉద్దేశంతో ఒక అడుగైతే ముందుకు వేసాము